తొమ్మిది లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఏడు లక్షల డెబ్భై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు ఆరు లక్షల తొమ్మిది తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై మూడు నాలుగు లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు